సమతుల్య ఆహారమనేది మీ శరీరానికి అవసరమైన అన్నీ పోషకాలను అందించే ఆహారం ఇది కూరగాయలు పండ్లు ప్రోటీన్ మరియు ఆరోగ్యకరమైన కొవ్వును కలిగి ఉంటాయి తృణ ద ధాన్యాలు మరియు పండ్లు మీకు శక్తిని అందిస్తాయి కూరగాయలు మరియు పండ్లు మీకు విటమిన్లు ఖనిజాలు మరియు ఆంటీ ఆక్సిడై ఆక్సైడ్ను అందిస్తాయి బరువు నియంత్రించడానికి తృణధాన్యాలు మరియు కూరగాయలను మీకు పూర్తిగా సహాయపడతాయి రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి పండ్లు అలాగే కూరగాయలు మీ రోగ నిరోధక శక్తిని బలోపేతం చేయడంలో సహాయపడతాయి ఆరోగ్యకరమైన కొవ్వు మీ హృదయం ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది భారతదేశంలో అనేక రకాల కూరగాయలు ధాన్యాలు పండ్లు బియ్యం సాధారణంగా ఎంతో నాణ్యతతో లభిస్తూ ఉంటాయి